నమస్తే మేడం నేను ఆ టీవీ మీడియా నుంచి వచ్చాను మేడం ఇదీ ఇక్కడేనా మేడం అంటే ఈ సంఘటన జరిగింది ఈ సంఘటన గురించి మీకేమైనా తెలుసా అహ ఆలా అని కాదు నేను మీడియా నుంచి వచ్చాను అంటే ఏం జరిగింది ఎలా జరిగింది తెలుసుకుందాం అని వచ్చాను మీకు తెలిసింది చెప్పండి మీరేం భయపడ వద్దు నేను ఎవరికీ ఏం చెప్పను ఇది ఇంతకీ ఇక్కడ గొడవ దేనికి ఎల ఎలా వచ్చింది ఇక్కడ హత్య జరగడానికి గల కారణం భార్యా భర్తల మధ్య గొడవా లేకపోతే అత్తా మామలో లేకపోతే అత్తా కోడళ్ళ మధ్య గొడవా అంటే చుట్టు చుట్టూ పక్కల ఉన్నవాళ్ళందరూ అనుకుంటారు కదమ్మా ఇలా జరిగింది ఇలా ఇలా చేసాడు ఇలా జరిగింది అని అనుకుంటారు కదా అసలు ఎలా జరిగింది ఈమె చనిపోవడానికి గల కారణం మరియు ఈమెకి పిల్లలున్నారా అవునా అండి అంటే అంటే ఈ రోజే గొడవ జరిగిందా లేకపోతే ఎప్పటి నుంచో గొడవలు జరుగుతూ భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా అంటే అప్పుడు అప్పుడు బయటికి కేకలు వినిపిస్తూ ఉంటాయి కదా రూ గదిలో నుంచి ఇలా అని అంటే నాకు తెలిసిన దాన్ని బట్టి అతను రోజు తాగేసి వచ్చి ఆవిడని కొడుతూ ఉంటాడు చిత్రహింసలు పెడుతూ ఉంటాడు ఇంటికి వెళ్ళి తనని డబ్బులు తీసుకుని రా అని చెప్తాడని విన్నాము అది ఎంత వరకు నిజమంటారు మీరు భయపడుతున్నట్టు ఉన్నారు మీరు భయపడద్దు అండి మాములుగా చెప్పండి నిజం చెప్పండి అంతే అంటే ఆయనకి మందు అలవాటు లేదా అండీ సరే మేడం ధన్యవాదాలు మేడం